బస్సు బస్ డ్రైవర్ వాళ్ళదా అండి నెంబర్ సార్ ఏజెన్సీ నుండి మార్నింగ్ ఇక్కడ మన విశాఖపట్నానికి బస్సు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఓకే ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ వరకు రీచ్ అయిపోతుంది త్రీ అవర్స్లో ఓకే ఓకే అండి ఒకరికి ఛార్జ్ ఎంత

ఓకే అండి ఓకే కన్సెషన్ అంటే మినిమం ఎన్ని సీట్స్ మావి అయితే తగ్గుతుంది అంటే చార్జ్ తెలుసుకోవచ్చా మేము మినిమం ఇద్దరికి అయితే తగ్గిస్తారా ముగ్గురికి తగ్గిస్తారా అలా అని అడుగుతున్నాను ఎంత మెంబర్స్కి అయితే తగ్గిస్తారు అని

ఓకే అండి

ఓకే అండి మాకు టికెట్ లిస్ట్ కావాలి ముందు వస్తే ఫ్రంట్ సీట్స్ ఉంటాయి అవి అవును కరెక్ట్ అండి వెనకాల పో ఇబ్బంది అవుతుంది ఓకే పిల్లల ఓకే అండి ఓకే ఎక్సాక్ట్ ఫైవ్కు అయితే స్టార్ట్ అవుతుందిగా బస్సు యా ఒకరు వచ్చి సీట్స్ అనేది ఆపుకోవడానికి యా ఓకే అండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ